ప్రభుత్వాలు ఎన్నో శాఖల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు ప్రధానంగా రెవెన్యూ శాఖ పోలీస్ శాఖలు కీలక పాత్రలు వహిస్తున్నాయి రెవెన్యూ శాఖ భూవివాదాలు భూమి శిస్తు మొదలైన విషయాలలో సేవలు అందిస్తున్నాయి రెవెన్యూ శాఖలో క్రింది వారికి సరిగ్గా సేవలు అందించడంలేదని ఒక అపవాదు ఉంది పోలీస్ శాఖ వారు సామాన్య ప్రజలకు సేవలు అందించడంలో ఎన్నో లోపాలు ఉన్నాయి భూమి పట్టా కోసం రెవెన్యూ ఆఫీస్కు వెళ్తే వారు సరిగ్గా స్పందించకపోగా నెలలు తరబడీ జాప్యం చేస్తారు దీనివల్ల సంస్థాగత లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా సామాన్య ప్రజల కేసులని నిర్లక్ష్యం చేసి నీరు కారుస్తారు పైగా లంచాలు తీసుకుంటారు పోలీస్ వారునటువంటిది అపవాాదు కూడా ఉంది ఈ విధంగా పేదవారి మీదా ఒత్తిడులు చేసి వారిని వారికి పనిచేయకపోవడము సామాన్యులకు న్యాయం అందించకపోవడము ఇటువంటి విషయాలు ఈ ఆ శాఖలో జరుగుతు ఉంటాయి